నమస్తే సార్ నేను హేమంత్ మాట్లాడుతున్నాను నేను సీఎస్సి రెండవ సంవత్సరం చదువుతున్నాను సార్ నేను ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అవును సార్ నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ఆయనకు ఇటీవల్ల హైదరాబాద్కి బదిలి అయ్యింది అందువల్ల మా కుటుంబం మొత్తం అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది నేను కూడా హైదరాబాద్లోనే కొత్త కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి అందుకే టీసీ అవసరం అవును సార్ మేము చాలా తొందరలో ఉన్నాం నా కొత్త కాలేజీలో ఒక వారం లోపు అడ్మిషన్ తీసుకోవాలి అందుకే త్వరగా టీసీ కావాలి అవును సార్ నాకు తెలుసు నేను ఏ ఏ పత్రాలు తీసుకురావాలో చెప్పండి సరే సరే అప్లికేషన్ రాస్తాను ఇంకా ఏవైనా అవసరమైన పత్రాలు ఉన్నాయా ఓ నాకు లైబ్రరీ నుండి ఒక బుక్ తీసుకున్నాను నేను అది రేపు రిటర్న్ చేస్తాను ఫీజు సంబంధించి కూడా నా తండ్రితో మాట్లాడి చెక్ చేస్తాను సరే సరే రేపు ఖచ్చింగా వస్తాను టిసి వెంటనే అందించగలరా చాలా ధన్యవాదాలు సార్ మీరు మీరు త్వరగా సహాయం చేస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞడిని